నాకు చాలా ఇష్టమైన రన్నింగ్ రూట్ అంటే ఏదంటే నేను ఇక్కడ చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి నేరుగా వెళ్ళినట్లయితే పిసిఆర్ లేదంటే కొంగారెడ్డి పల్లి దగ్గర దగ్గర పది కిలోమీటర్లు వస్తుంది ఆ యొక్క పది కిలోమీటర్లు కొంగారెడ్డి పల్లి నుంచి కొంచెం పది కిలోమీటర్లు ముందుకు పోయినట్లయితే ఒక దుర్గమ్మ గుడి వస్తుంది అలా ఇక్కడ నుండి ఒక ఇరవై కిలోమీటర్లు నడవడం వల్ల నాకు ఎంతో నా రన్నింగ్ వాల్ల బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎంతో సహాయపడుతుంది అంతే కాకుండా నేను రన్నింగ్ చేసేటప్పుడు నాతో పాటు నా యొక్క మిత్రుడు ఉంటాడు నేను కొన్నిసార్లు ఒంటరిగా చేశాను అదెలా అంటే పాటలు వినుకుంటూ ఇక్కడనుండి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల నడవడం దాని తర్వాత కొంచెం వేగాన్ని పెంచి జాగింగ్ చేయడం వల్ల నేను చేస్తుంటాను కానీ ఎక్కువగా నా యొక్క మిత్రుడితో నేను రన్నింగ్ చేస్తుంటాను ఇద్దరూ చేయడం వల్ల నాకు అతను ఉండడం వల్ల ఇద్దరికీ నడిచే నడిచే కష్టం తెలియదు అంతేకాకుండా ఇరవై కిలోమీటర్లు ఇక్కడ నుంచి వెళ్లడం వల్ల నాకు తనకి ఇద్దరికీ బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎంతో సహాయపడుతుంది అందుచేత రన్నింగ్ చేసేటప్పుడు నాకు తెలిసినంతవరకు ఒంటరిగా చేసినా మీయొక్క మిత్రులతో చేసినా ఇద్దరు ఇద్దరూ వాకింగ్ రన్నింగ్ చేసిన గాని పర్వాలేదు కానీ ఒంటరిగా చేసినప్పుడు మీరు ఏ ఒక్క దృష్టి మీద లేకుండా ఆ యొక్క రన్నింగ్ పైనే మీరు దృష్టి సాధించి ప్రతి ఒక్క విషయాన్ని సక్రమంగా చేయగలరు నేను ఎక్కువగా ఒంటరిగా చేస్తాను కానీ నా మిత్రులతో చేసే రన్నింగ్ చేసేటప్పుడు గాని నేను ఎక్కువగా ఒంటరిగా చేయడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడి నుంచి నడిచి పోవడం వల్ల నాతో ఎవరూ లేకపోవడం నా యొక్క దృష్టి నా యొక్క రన్నింగ్ మీద మాత్రమే ఉంటుంది అందుచేత రన్నింగ్ చేసేటప్పుడు నేను పాటలు వినుకుంటూ అలా జాగింగ్ చేసి తిరిగి వచ్చడం వల్ల నా నాకు ఈ యొక్క బాడీ ఫిట్నెస్ ఎంతో పెట్టుకోవడానికి నా యొక్క రన్నింగ్ చాలా ముఖ్య కారణంగా ఉంది